మొదటగా బాగా గీతలు గీయాలనుకుంటాం అంటే బొమ్మలు బాగా వేయాలనుకుంటాం కానీ అది ఏమి అవుతుందంటే ఆ బొమ్మలోని గీతల్లోని చేతులు సరిగా వేయలేకపోతాం లేదా ముఖంలోని కవళికలు కూడా సరైన విధంగా వేయలేకపోతాం మరి దాని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలంటే ఎప్పుడైనా మనం పెయింటింగ్ వేసినప్పుడు త్వరగా అయిపోవాలని ఎప్పుడు కూడా కోరుకోవద్దు ముందుగా కాంట్రవర్షన్ అంటే మన దృష్టి ఆ బొమ్మపై పెట్టాలి మరి ఇంకొకటి ఏంటంటే ఇతరుతో మనం పోల్చుకోకూడదు మనము బాగా గీయవచ్చు బొమ్మ లేదంటే మన ఎదుటి వ్యక్తిది బాగా గీయొచ్చు కాబట్టి ఒకరితో నువ్ పోల్చుకోవడం అనేది సరైనది ఎప్పుడూ కాదు అదే కాకుండా ఒకవేళ ఆ గీయడంలో తప్పు ఏదైనా అయితే దాన్ని పదే పదే ఎరెస్ చేయకుండా దాన్ని ఇంకొక విధంగా మార్చడానికి ప్రయత్నించాలి మరి ఆ విధంగా రోజు మనం కనీసం అరగంట పాటు సాధన చేసినట్లయితే కొద్ది రోజుల్లో మనం సులభంగా ఆ యొక్క బొమ్మను గీయడం కొంచెం సులువుగా ఉంటుంది మరి ఒకేసారి పెద్ద బొమ్మలపై అంటే పెద్ద వాటిపై మన దృష్టి పెట్టకుండా చిన్న చిన్న వాటిపై మనం దృష్టి పెట్టినట్లయితే మనము బొమ్మని బాగా గీయగలులతాం అలా సాధన చేస్తే చాలా పర్ఫెక్ట్గా కూడా పనికి వస్తుంది